అండీ నా ఫస్ట్ ప్రోడక్ట్ అంటే నేను వివోవి హండ్రెడ్ఏ అనే ఒక మొబైల్ కొన్నాను ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ రోమ్ అనమాట అది సో ఆ మొబైలు అస్సలు అద్భుతమైన మొబైల్ అండీ అది దాంట్లో మనకి ఫీచర్స్ వచ్చామంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాక్అప్ పవర్ ఉంటుంది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుందనమాట ఫార్టీ హండ్రెడ్ వాట్స్ ఛార్జింగ్ ఇస్తారు సో వాళ్ళు మనకి కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనకి హండ్రెడ్ పర్సెంట్ అనేది అయిపోతుంది ఖచ్చితంగా చాలా సేపు అంటే చాలాసేపు వస్తుంది మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా సో మనం యూస్ చేయకుండా అట్లే ఉన్నామంటే ఖచ్చితంగా టూ అండ్ హాఫ్ డే ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వకుండా అట్లనే ఉంటుంది ష్యూర్గా ఉంటుంది ఇంకా మీకు టెన్ పర్సెంట్ ఛార్జ్ కూడా మిగులుతుంది ఎందుకంటే నేను ఇదిట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను అలాగే మనకి కెమెరా క్లారిటీ వచ్చినామంటే బ్యాక్ సైడ్ కెమెరా సిక్స్టీ ఫోర్ మెగాఫిక్సల్ ఉంటుంది మొత్తం మూడు కెమెరాలు ఉంటాయి బ్యాక్ సైడ్ ఒకటి సిక్స్టీ ఫోర్ మెగాఫిక్సల్ ఇంకోటి టూ ఎంపీ ఇంకోటి టూ ఎంపీ అవంతా మనకి జూమ్కి బ్లర్కి ఉంటుంది ఇంకొక రెండు కెమెరాలు మంచి క్లారిటీ వస్తుందండి మనకి ఫోర్కే వీడియోస్ కూడా తీసుకోవచ్చు మనం దీంట్లో ఫోర్కే వీడియోస్ అంటే మనము మూవీస్ ఎలా తీస్తారో అలా మనం దీనిలో తీసుకోవచ్చనమాట మనకి హ్యాండ్ షేక్ అయినా కూడా మనకి వీడియో అనేది షేక్ అవ్వదు సో అది స్టెబిలిటీగా బాగొస్తుంది అండ్ మనకి డిస్ప్లేకి వచ్చామంటే మంచి రెజల్యూషన్ అండీ చాలా సాఫ్ట్ ఉంటుంది డిస్ప్లే మనకు టచ్ చేసేటప్పుడు కూడా అదేవిధంగా మనం యూట్యూబ్ వీడియోస్ ఫోర్కే వీడియోస్ లేదంటే వన్ జీరో ఎయిట్ జీరో పీ లేదంటే టూ జీరో ఫోర్ జీరో పీ ఆ వీడియోస్ పెట్టుకుని చూస్తుంటే ఫుల్ స్క్రీన్ ఎంత బాగుందంటే అది సూపర్ క్లారిటీ వస్తుందండి మీకు ఏ యొక్క డిస్టబెన్స్ అనేది ఉండదు మంచి క్లారిటీ వస్తుంది వీడియోస్ ఇందులో అండ్ మనకి చ వాళ్ళు మనకి బాక్సులో ఫోన్ ఫోన్కొక ఒక పౌచ్ ఇస్తారు బ్యాక్కేస్ చార్జర్ అడాప్టర్ ఇస్తారు అండ్ సిమ్ ఎజెక్టర్ ఇస్తారు అండ్ యూసర్ మాన్యుల్ ఉంటుంది ఇరవై ఆరు వేలండి ఫోన్ మంచిగా ఉంటుంది మంచిగా మనకి లైఫ్ వస్తుంది బాగా మనకి డ్యూయల్ సిమ్ ఉంటుంది మనకి మెమరీ కార్డు వేసుకునేకి మనకి అవసరం లేదనమాట ఎందుకంటే వాళ్ళు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మనకి ఇంటర్నల్ ఇస్తున్నారు ఇంటర్నల్ జీబీ ఇస్తున్నారు కాబట్టి మనకి మెమరీ కార్డుతో అవసరం ఏముండదు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీనే మనకి సరిపోతుంది సో అదేవిధంగా మనకి కాల్స్ కాల్స్ పరంగా వచ్చామంటే మనకి బాగా వినిపిస్తుంది మనం మాట్లాడేది కూడా వేరేవాళ్ళకి చాలా అద్భుతంగా చాలా క్లారిటీగా వినిపిస్తుందనమాట అదేవిధంగా మనకి సెన్సార్లంతా ఏమి ఇష్యూ ఉండదండి బాగుంటుంది అన్ని మనకి ఫ్రంట్ కెమెరాకి వచ్చామంటే ఫ్రంట్ కెమెరా సెల్ఫీ అయితే చాలా అద్భుతంగా ఉంటుందనమాట చాలా బాగొస్తుంది సెల్ఫీ మనకి

సో ఇంత బాగుటుంది ఇది ఫ్రంట్ సెల్ఫీ కూడా అండ్ సౌండ్ క్లారిటీ స్పీకర్కొచ్చామంటే సింగల్ స్పీకర్ ఉంటుందండి కానీ క్లారిటీ మాత్రం అద్భుతంగా ఉంటుంది మనకి ఎలాంటి సాంగ్స్ ఇప్పుడు నార్మల్ మెలోడీ సాంగ్స్ విన్న లేదంటే బీట్ సాంగ్స్ విన్నా కానివ్వండి లేదంటే సాఫ్ట్ ఒక ఎమోషన్లో ఉండే సాంగ్స్ విన్నామంటే కూడా మంచి క్లారిటీ ఇది సాంగ్ ఎలా ఉందొ దానివిధంగా మనకి ఈక్వలైజ్ అయ్యేసి మనకి స్పీకర్ అనేది మనకి వినిపిస్తుందనమాట చాలా అద్భుతంగా ఉంది స్పీకర్ ఇది కానీ ఇందులో రెండు కలర్స్ వస్తుంది గోల్డ్ అండ్ గోల్డ్ ఒకటి అండ్ స్కై బ్లూ కలర్ ఒకటి నేను స్కై బ్లూ కలర్ కొన్నాననమాట అండ్ మనకి బ్యాక్ ప్యానల్ వచ్చేసి మెటల్ ఉంటుందనమాట చాలా మనం ఎండలో వెళ్ళమంటే మన స్కై బ్లూ కలర్కి మెరుస్తుందనమాట అట్లే లైక్ వైట్ వైట్గా బాగా మెరుస్తుంది డైమండ్ లాగా ఫోన్ చూడడానికి ఫోన్ వెయిట్ లెస్గా స్లిమ్గా కరెక్ట్ సైజ్ అంత పెద్దది కాదు చిన్నది కాదు కరెక్ట్ సైజ్ ఉంటుంది చాలా మంచిగా ఉందండి ఫోన్ మనకి ఫోన్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఎందుకంటే ఎయిట్ జీబీ ర్యామ్ కాబట్టి సో మనం ఎన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసిన ఫోన్ అనేది హ్యాంగ్ అవ్వదు మనము గేమ్ ఆడుతుంటే కూడా మనకి ఇందులో అల్ట్రా గేమ్ మోడ్ అనేసి ఒక ఆప్షన్ ఉందనమాట మనం ఆప్షన్ యూస్ చేసుకొని గేమ్ ఆడచ్చు లేదంటే ఆప్షన్ యూస్ చేయకపోయినా మనకి గేమ్ చాలా ఫాస్ట్గానే వస్తుంది అండ్ గేమ్లో ఉన్న గ్రాఫిక్స్ పిక్చర్స్ అవన్నీ కూడా మనకి చాలా క్లారిటీగా కనిపిస్తుంది గేమ్ అయితే స్ట్రక్ అయ్యేదే కాదండి మనకి ఎన్ని యాస్పల్ట్ ఎయిట్ డౌన్లోడ్ చేసి ఆడాక్కూడా గేమ్ అనేది స్ట్రక్ అవ్వదనమాట ఎందుకంటే మనకి ఎయిట్ జీబీ ర్యామ్ ఇంటర్నల్ టూ ఫిఫ్టీ సిక్స్ కాబట్టి స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది సో ఫోన్ చాలా స్మూత్గా రన్ అవుతుంది మనకి సాఫ్ట్వేర్ అబ్డేట్స్ ఎక్కువ రాదూ సాఫ్ట్వేర్ అబ్డేట్ ఎక్కువ వచ్చే ఫోన్ అంటే ఖచ్చితంగా అది వాళ్ళు అబ్డేట్ చేసుకుంటేనే ఉండాలి లేదంటే పర్ఫార్మన్స్ తగ్గిపోతుంది సో మనకి ఈ ఫోన్ అలాంటిది కాదు మనకి మంచిగా సాఫ్ట్వేర్ అబ్డేట్లోనే వాళ్ళు ఇస్తున్నారు మనకి చాలా మంచిగా ఉంటుంది అండ్ గేమింగ్ ఆడేటప్పుడు మనకి చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అదేవిధంగా మనకి వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా మనకి చాలా రియలిస్టిక్గా ఉంటుంది మనకి వీడియోస్ చూస్తున్నప్పుడు అంత క్లారిటీ ఉంటుంది మనకి డిస్ప్లే అండ్ ఇందులో మనకి ఫేస్ రికగ్నిషన్ ఉందండి అది మీరు మీ ఫేస్ని స్క్యాన్ చేసి పెట్టుకున్నారనుకోండి సేవ్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి క అది మీకు మీరు ఫింగ్ లాక్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే విత్ ఇన్ వన్ సెకన్లో మీ ఫేస్ రికగ్నైస్ అయ్యి ఫోన్ అనేది అన్లాక్ అవుతుందనమాట సో అంత ఫాస్ట్గా ఇది ఫేస్ రికగ్నైస్ చేసుంకుంటుంది అంతా స్పీడ్గా ఉంది ఫోన్ అనమాట ఇది అదేవిధంగా ఇంకొకటి లాక్ సిస్టమ్ కూడా ఉంది మనకి ఫింగర్ ప్రింట్ది ఆన్ స్క్రీన్ లోనే వస్తుంది ఫింగర్ ప్రింట్ కింద మిడిల్లో ఆన్ స్క్రీన్ లోనే ఫింగర్ ప్రింట్ వస్తుంది మనకి ఫింగర్ ప్రింట్ పది ఫింగర్ ప్రింట్ల వరకూ మనం సేవ్ చేసి పెట్టుకోవచ్చు మనం ఇప్పుడు ఫింగర్ ప్రింట్ని పెట్టామనుకోండి విత్ ఇన్ టూ సెకన్స్లో మనకి అన్లాక్ అనేది అవుతుందనమాట ఫోన్ సో అంత స్పీడ్గా ఉంది ఎందుకంటే మనకి ఇది ఎయిట్ జీబీ టు ఫిఫ్టీ సిక్స్ జీబీ ర్యామ్ కాబట్టి మనకి ఫోన్ అనేది అంత స్మూత్గా ఫాస్ట్గా పని చేస్తుందనమాట మనకి మూ ఎంత పెద్ద గేమ్స్ అన్నా ఆడచ్చు ఎంత పెద్ద మూవీ డౌన్లోడ్ చేసి అయినా మనము ఎటువంటి మధ్యలో స్ట్రక్ అవ్వడం ఫోన్ హ్యాంగ్ అవ్వడం బ్లాంక్ స్క్రీన్ వచ్చేయడమూ అలాంటివంత ఏమి ఉండదండి మీకు ఖచ్చితంగా ఫోన్ అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఈ ఫోన్ మీకు ఇస్తుంది ఎందుకంటే మనకి పెట్టిన డబ్బులకి వర్త్ వర్తబుల్ అనమాట ఈ ఫోన్ చాలా కరెక్ట్గా వర్త్ అవుతుంది మనకి ఎటువంట ఎప్పుడు కానీ మనకి ఇది నిరాశపరచదు ఎందుకంటే ఫోన్ అంత బాగా ఎక్స్పీరియన్స్ మీకు బాగా ఇస్తుంది ఫోన్ అంత బాగా వర్క్ అవుతుంది అండ్ మనకి ఛార్జింగ్ పెట్టడానికి కూడా ఎక్కువ టైం అవసరం లేదు కొంచెం సేపు ఛార్జింగ్ పెడితే చాలు మనకు చాలా టైం వస్తుంది మీరు ఫోన్ వాడుతూనే ఉన్న కూడా మీకు ఛార్జింగ్ అనేది చాలా బాగా వస్తుంది మీకు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్కి అలా వచ్చినప్పుడు మీరు బ్యాటరీస్ మోడ్ ఆన్ ఆన్ చేసుకుంటే కూడా చాలా చా చాలా బ్యాకప్ వస్తుంది మనకి ఛార్జింగ్ చాలా టైం బాగా వస్తుంది అదేవిధంగా మనకి ఫైవ్ జీ సపోర్ట్ ఉంటుందనమాట ఈ ఫోన్ ఫైవ్ జీ ఫోన్ మీరు ఫైవ్ జీ సిమ్ వేసుకొని ఫైవ్ జీ నెట్వర్క్ వాడుకోవచ్చు చాలా ఫాస్ట్ వస్తుంది రెండు సిమ్ముల్లోనూ మీకు ఫైవ్ జీ అనేది సపోర్ట్ చేస్తుందనమాట అదేవిధంగా మనకి ఓవైఫై కాల్ అనేసి ఒకటి ఉంటుందనమాట దాన్ని యూస్ చేసుకొని కూడా మీరు వైఫై కాల్ అనేది చేసుకోవచ్చు అండ్ మనకి టార్చ్ లైట్ ఉంటుంది ఫ్లాష్ లైట్ చాలా బాగా బ్రైటింగ్ వస్తుంది అన్ని ఫోన్ల కంటే కూడా ఇందులో చాలా బాగా బ్రైట్నింగ్ వస్తుంది ఫ్లాష్ లైట్ అనేది మనకి ఇందులో ఐ ప్రొటెక్షన్ కూడా ఉంటుందండి మనకి డిస్ప్లే ఒకవేళ ఎక్కోటి కలర్ వస్తుంది మనకి కళ్ళు పోతున్నాయంటే మనకి ఐ ప్రొటెక్షన్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుందనమాట ఈ ఫోనుకి దాన్ని వాడుకున్నామంటే మీకీ మీ ఐకి ఏం కాకుండా డిస్ప్లే యొక్క వేరే రకం వేరే రకం కలర్లో వస్తుంది సో దానివల్ల మీకు డి మీకు కంటికి ఏం కాదనమాట అండ్ మనం ఇందులో ఆటో బ్రైట్నెస్ కూడా పెట్టుకోవచ్చు ఆటో బ్రైట్నెస్ పెట్టుకుంటే మనము లైటింగ్లో ఉన్నప్పుడు ఓక లైటింగ్లో ఉన్నప్పుడు లేదా డార్క్ రూములోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనకి స్క్రీన్ లైట్ అనేది ఆటో బ్రైట్నెస్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుందనమాట ప్లేస్లో మనకి బయట లైటింగ్ ఎలా ఉందో దాన్ని బట్టి అండ్ మనకిది ఫోన్ బాగొస్తుందండి మనం దీనిలోనే ఆన్ స్క్రీన్గా స్క్రీన్ రికార్డు కూడా చేయచ్చు వాళ్ళు ఇన్బుల్డ్ ఆప్షన్ ఇచ్చారు సో మనకి ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ ఏదీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి ఇన్బుల్డ్లోనే వాడు ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి మనము దానిపైన క్లిక్ చేసుకున్నామంటే మనకి స్క్రీన్ రికార్డ్ అవుతుంది ఆప్షన్ కూడా ఇందులో బాగా ఇచ్చారు సూపర్గా ఉంటుంది అండ్ మనకి అల్ట్రా గేమ్ మోడ్ కూడా నేను చెప్పినట్లే మనకి చాలా స్మూత్గా వర్క్ చేస్తుంది అల్ట్రా గేమ్ మోడ్ మనము ఆన్ చేసుకోకపోయినా కూడా మనకి ఆ గేమింగ్ అనేది అంత మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందన్నమాట గేమ్ ఎక్కడ స్ట్రక్ అవకుండా మంచిగా పని చేస్తూ ఫోన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ మన కాలింగ్కి కూడా మంచిగా ఉంటుంది ఈ ఫోన్ మీకు కంటిన్యూ కాల్ మాట్లాడుకునే వాళ్ళకి కూడా ఈ ఫోన్ ఛార్జింగ్ బాగొస్తుంది సో మనకి కంటిన్యూ కాల్ మాట్లాడినా కూడా ఒక ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్లో మనం కంటిన్యూ కాల్ కూడా మాట్లాడవచ్చు మీకు ఛార్జింగ్ ఏమి ఎక్కువ అవ్వదు చాలా తక్కువ ఛార్జింగ్ అనేది ఇది యూస్ వస్తుందనమాట సో మనము చాలా యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఇది ఆండ్రాయిడ్ లెవెన్ అనమాట సో మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఆండ్రాయిడ్ లెవెన్ది చాలా బాగుంటుంది మనకి కలర్ విండోస్ వస్తుంది కాబట్టి సో మనకది చాలా బాగుంటుంది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ రోమ్ ఇంటర్నల్ జీబీ సారీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ జీబీ కాబట్టి మనకి ఎన్ని ఫొటోస్ అయినా తీసుకోవచ్చు వీడియోస్ అయినా తీసుకోవచ్చు మనకి ఈ ఫోన్లో బ్యాక్ కెమెరాతో ఒక ఫోటో తీసుకున్నామంటే అది ఒక ఫోటో మినిమమ్ త్రీ ఎంబి ఉంటుందనమాట నార్మల్ ఫోటో ఇంకా పోట్రైట్ నైట్ మోడ్ అంటే ఇంకా కొంచెం కేబీలో వేరియస్ వస్తుంది ఫ్రంట్ సెల్ఫీ అంటే మనకి టూ టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ ఎంబి వరకు ఒక ఫోటో అనేది పడుతుందనమాట సో మనకి ఫోటో అంటే మంచి క్లారిటీ వస్తుందండి చాలా ఎక్సెలెంట్గా ఉంటుంది వ్యూ వాళ్ళది కెమెరా అండ్ అదేవిధంగా మనకి

సూ ఆ ఆప్షన్స్ కూడా థర్డ్ పార్టీ యాప్స్లో ఉండేలాగా మనకి ఇన్బుల్డ్లోనే ఆప్షన్స్ ఇచ్చేశాడు వీడు మనం థర్డ్ పార్టీ యాప్ని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవడం అలాగా ఏం అవసరం లేదు మనకి ఇన్బుల్డ్ లోనే ఉంటుంది కాబట్టి మనము మన దీంట్లోనే ఆ ఫోటోని అనేది మనకెలా కావాలంటే అలా ఎడిట్ చేసుకొని మంచిగా బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు మనకి స్మైల్ పెంచుకోవచ్చు అదేవిధంగా మనకి ఫేస్ పైన ఏదైనా ట్యాన్స్ ఉంటే అవన్నీ రిమూవ్ చెయ్యచ్చు డస్ట్ రిమూవ్ చెయ్యచ్చు చాలా వరకూ చాలా మంచి ఆప్షన్స్ ఇచ్చాడండి వీడు చ ఈ ఫోన్ అయితే చాలా బాగుంటుంది ఛార్జింగ్ అయితే మీకు ఎక్సలెంట్గా వస్తుందండి